హలో హలో సార్ నేను మీ మీది ఏది మెఫిల్ రెస్టారెంటే కదా నేను మా ఫ్యామిలీతో మీ రెస్టారెంట్కి రావాలని అనుకుంటున్నాను అండి

మళ్ళీ మీది రెస్టారెంట్ నైట్ ఎన్ని గంటలకి అండి మార్నింగ్ ఎన్ని గంటల నుంచి నైట్ ఎన్ని గంటల వరకి క్లోజ్ చేస్తారు అండి కొంచెం నాకు సమయం అవన్నీ చూసి చెప్తారని కాల్ చేశాను అండి